నేను కొత్తగా మూడు చొక్కాలు కొనుగోలు చేశాను వాటి ధర వచ్చినప్పటికి మూడు వేలు మూడు వేలరూపాయలు అంటే ఇంత ధర ఎందుకు అనుకున్నాను అది అప్పుడు కుమారుల కోసం కొనుగోలు చేశాను వాటి రంగు మరియు దాని క్వాలిటీ బాగున్నాయి సోము క్వాలిటీ కూడా బాగున్నాయి దాని వేసుకోగా అది చాలా అద్భుతంగా అనిపించింది దీని ప్రో ప్రోడక్ట్ మంచి క్వాలిటీనేస్తో చాలా సంపూర్ణంగా ఉన్నాయి ఈ ప్రోడక్ట్ ఇది మా కుమారులకి ఎంతో బాగుంది ఉతికిన తర్వాత కూడా ఎటువంటి రంగు వెలవకుండా ఉన్నాయి